ఒక కళాఖండాన్ని పెయింట్ చేయడానికి నేను తీసుకునే కనిష్ట గరిష్ట సమయం రెండు గంటలు లేదా మూడు గంటలు ఒకొక్కసారి దానికన్నా ఎక్కువ అవ్వచ్చు దానికన్నా తక్కువ అవ్వచ్చు ఇది ఎలా విస్తీర్ణ ఇది ఎలా వివరించగలను అంటే నేను గీసే బొమ్మ బట్టి కానీ గీసే మనిషి కానీ బట్టి ఉంటుంది నేను కళాఖండాన్ని ఎలా గీస్తాను అంటే అది ముందే కొన్ని గీతలను గీసుకుని దాని బట్టి గీస్తాను దానివల్ల నాకు ఏంటి అంటే ఆ ఏ ఏ దాంట్లో ఏ ఏ ఏ ఏ పదార్థాలు రావాలి ఏమేమి రావాలి అనేది నాకొక ఇది ఉంటుంది దానివల్ల ఏంటి అంటే ఏ ఏ కళాఖండాన్ని పెయింట్ చేయడానికి నాకు కనిష్ట సమయం బాగా పడితే ఒక మూడు గంటలు నాలుగు గంటలు ఒకొక్కసారి నాకు బాగా పట్టిన సమయమైతే పది గంటలు అది ఏంటి అంటే ఒక కార్టూన్ బొమ్మను గీయడానికి పది గంటలు తీసుకున్నాను అది చాలా పెద్ద పెయింట్ అది చాలా సమయం పట్టింది గీయడానికి ఎందుకు అంటే అది గీయడానికి చాలా నేర్పు సహనం ఓర్పు అన్నీ ఉండాలి దాంతో ఏంటి అంటే రంగులు కూడా చాలా కష్టం అవి దొరకడం దాని ద్వారా ఏంటి అంటే చాలా టైం పడుతుంది అలా ఆ సమయం అంతా ఏంటి అంటే వృధా అయిపోతుంది మనకి అలాంటి పెయింట్స్ కాకుండా మంచి మంచి తక్కువ సమయంలో అయ్యేవి చూసుకుంటే చాలా బేగా గీయగలం మన నానేర్పు ఏంటి అంటే నేను గీయడంలో చాలా లే చాలా తక్కువ సమయంలో గీయలేను కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాను ఏదైనా గీయడానికి దాని ద్వారా నాకు గీయడం అది గీయడం ఇంకా సమయం పట్టింది దీని ద్వారా ఏంటి అంటే నేను గీయడం చాలా సమయం తీసుకుంటున్నాను అని ఇంకా నేర్పు పొందడానికి ఇంకా శిక్షణ పొందుతున్నాను ఒక కళాఖండాన్ని పెయింట్ చేయడానికి నాకు చాలా టైమ్ పడుతుంది ఆ టైమ్ కనిష్ట గరిష్టలో చెప్పాలంటే చాలా కష్టం కూడా ఎందుకూ అంటే నేను నేర్చుకుంటున్నాను కాబట్టి ఇంకా నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను నా కన్నా బాగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇంకా బాగా గీయగలరు తర్వాత నేను ఒక కళాఖండాన్ని పెయింట్ చేయడానికి కొన్ని కొన్ని గీతాలు కాని కొన్ని ష్ కొన్ని కొన్ని వంకరటింకర గీతలు అన్నీ గీసుకుంటాను